గత ఒక సంవత్సర కాలంలో నేను ఎదుర్కున్న మరపురాని సంఘటన ఏమిటంటే మా ఇంట్లో ఒక పెద్ద గొడవ జరిగింది ఆ గొడవలో మా తమ్ముడు చేతిని అద్దముకు వేసి కొట్టుకున్నాడు వాడు అలా అద్దముకు వేసి చేతిని కొట్టుకోగానే వాడి చేతికి మొత్తం అద్దం పెంకులు గుచ్చుకుపోయి వాడి చేతి నుంచి రక్తం కారింది ఆ రక్తంతో ఇల్లు అంతా రక్తపు మడుగులతో నిండిపోయింది ఆ సంఘటన ఇప్పటికీ నాకు మరపురాని సంఘటనల అనుభవంగా గుర్తుండిపోయింది